సాంప్రదాయంగా ఆడే ఆటలో పెద్ద పండుగలు వచ్చినప్పుడూ అన్నాడు పెద్ద పండుగలు వచ్చినప్పుడు పెద్దవాళ్ళు ఆడే ఆట సాంప్రదాయంగా కళ్ళకి గంతలు గట్టి ఆడతారు కబడి ఖోఖో రంగోళి కిరికెట్ హాకీ టెన్నీస్ వీధి నాటకాలు రామాయణం మహాభారతం ఉండే పాత్రలు ధరించి వేస్తూ ఉంటారు ఈ పాత్రల వల్ల ఎలాంటి రామాయణం మహాభారతం వల్ల అసలు రాత్రుల్లో కూడా ఎవరు చిన్న పిల్లలు గానీ పెద్దవాళ్ళు గానీ ముసలి వాళ్ళు గానీ మంచు అని కూడా చూడకుండా వీధిలో కూర్చొని చూస్తూ ఉంటారు చివరిలో ఈ పాత్ర ఏంటి రామాయణం ఒక పాత్ర స్వభావం ఏంటి అది వినాలి అనే స్వభావంతో కూర్చొని రే రాత్రుల్లో కూడా చీకటి అనకుండా మంచు అనకుండా చూస్తూ ఉంటారు